ఈరోజు నేను ఒక ట్రిప్ కోసం ప్లాన్ చేసా అంటే ఒకటిగానే వెళ్ళడం అది బండిలో మాత్రమే అవుతుంది కాబట్టి ఈరోజు నేను ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేసి ప్లాన్ వేస్తున్నా ఈరోజు నైట్ అంతా దాని గురించే మా మమ్మీకి చెప్తున్నా సో ఇప్పుడు నేను బండిలో వెళ్ళేటప్పుడు ఏమేమి వేసుకుని వెళ్ళాలో అవి చెప్తాను ఫస్ట్ మొదటిది ఏమంటే వాటర్ బాటిల్ కంపల్సరీ ఎత్తుకోవాలి ఎందుకంటే నీళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు ఎక్కడైన మిడిల్ల్లో ఒకవేళ ఏ ఏ ఊరు లేకపోయినా అప్పుడు నీళ్లు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ మనము అక్కడ మనం ఎవరిని అడుక్కోలేము కాబట్టి మనకి మొదటిది నీళ్ళు అనేది అనేది చాలా అవసరం నెక్స్ట్ ఏం ఇంకొకటి ఏమంటే ఏదన్న మనం తినే వస్తువులు ఏవైనా ఎత్తుకుపోతాం ఆకలి వేస్తే తిన్ తినడానికి ఇంకొకటి ఏమంటే మన బట్టలు ఎత్తుకుపోతాం ఎక్స్ట్రా బట్టలు ఎత్తుకుపోతాం ఎక్కడైనా వర్షం పడితే కానీ ఎక్కడన్నా మనం మార్చుకోవాలంటే డ్రెస్లు అంతా మార్చుకోవాలంటే అప్పుడు వాడుకోవడానికి మనము ఎక్స్ట్రా బట్టలు ఎత్తుకుపోతాం ఇంకా చెప్పాలంటే బండ్లో వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్ ఎత్తుకు వెళతాం ఎందుకంటే ఒకవేళ వర్షం పడిందనుకో మనం ఎక్కడ ఉండలేము రెయిన్ కోట్ వేసుకుంటే మన పాటికి మనం వెళ్లిపోవచ్చు ఎక్కడికైనా మళ్ళీ మన చోటు చేరకముందే మనం ఫోన్లో చూసుకుంటాం ఎక్కడ ఏ ఏ ప్లేస్లో వచ్చేసి ఏ హోటల్ బాగుంది అక్కడా ఎంత మనీ ఉంటుంది అంటే ఎంత మనీకి రూమ్ దొరుకుతుంది మనం అక్కడ నుంచి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేసి మనం చూసుకుంటాం ఇంకా బండ్లో వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు ట్రిప్కి మనం సింగిల్గా వెళ్తే ఇంకా ఎంజాయ్ చేయవచ్చు కానీ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు కాబట్టి బండ్లో వెళ్తారు బండ్లో వెళ్తే మనము అన్ని అన్ని చోటు ఆగి ఆగి అన్ని చూసుకుని వెళ్ళొచ్చు గుడులకి కాని ఇంకా వేరే చోట్లకి గానీ అన్ని చోట్లకి వెళ్ళేసి రావచ్చు ఇంకా మనకి మంచి మంచి మన ఇష్టమైనా ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఏ చోట మనకి ఏ ఫుడ్ ఇష్టమో ఆ చోట ఆగి మరి బాగా తినేసి బాగా కుమ్మేసి వెళ్ళవచ్చు అనమాట